ఈ రోజుల్లో పిల్లలు ఆడే ఆటలు దాడి పులిమేక అష్టాచమ్మా వైకుంటపాలి గూటి బిళ్ళ బిళ్ళంగోడు గిళ్ళీ దండ చిళ్ళాకట్టే కబడ్డీ కోతి కొమ్మచ్చి నేలబండ తొక్కుడు బిళ్ళ బొమ్మల పెళ్ళి గుజ్జన గుళ్ళు దాగుడు మూతలు క్రికెట్ టెన్నిస్ చదరంగం కప్పలతల్లి ఆట వామన గుంటలాట ఐదు రాళ్ళాట నాలుగు స్తంబాలాట మూలాలాట వెలుపలి లంకెలు పంటలాట